హలో ఇది డాల్ఫిన్ హోటల్ వాళ్ళు మాట్లాడుతున్నారు అండి మేము అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాము మాకు ఒక ఫంక్షన్ ఉంది మా అన్నయ్య పెళ్ళికి మీ దగ్గర ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటున్నాము మీ దగ్గర ఎలాంటి ఫుడ్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది అండ్ ఫస్ట్ అఫ్ ఆల్ ఫంక్షన్ మాత్రం ఒక ఫైవ్ డేస్ తరువాత ఎటువంటి రకాల స్వీట్స్ ఉంటాయి డెజర్ట్స్ ఏమి ఉంటాయి స్టాటర్స్ ఏమి ఉంటాయి బిర్యానీ ఎన్ని టైప్స్ వండగలరు అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఒకసారి పెట్టగలుగుతారా అండ్ ఫైవ్ డేస్లో మ్యారేజ్ కదా మాకు కావాల్సిన అమౌంట్ అట్లీస్ట్ మాకు కావాల్సినటువంటి నంబర్ ఆఫ్ ప్లేట్స్ ఎట్లీస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు నంబర్ ఆఫ్ ప్లేట్స్ పడతాయి డెఫినెట్గా మీకు ఆ మెనూ అనేది మీకు పెడతాము మీ దగ్గర ఎటువంటి ఆఫర్స్ అయినా ఉన్నాయా స్వీట్స్ కోసం అలానే టైప్స్ ఆఫ్ బిర్యానీ కానీ అండ్ రసం డెజట్స్ స్టాటర్స్ ఎన్ని రకాలు పెట్టగలరు అండ్ లాస్ట్ అయిపో మొత్తం డిషెస్ అన్నీ అయిపోయిన తరువాత పాన్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ కానీ ఇవన్నీ మీ దగ్గర ఎటువంటివి అందుబాటులో ఉంటాయి వాటి ప్రైజెస్ కూడా మీరు మాకు పెడితే మేము దాన్ని ఓకే చేసి ఫంక్షన్కి ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాము అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ప్లేట్స్ అయితే మాత్రం ఫైవ్ థౌజండ్ టూ సిక్స్ థౌజండ్ మీ దగ్గర ఎటువంటి డిస్కౌంట్స్ ఉంటాయి స్వీట్స్ మీద అండ్ డెజట్స్ మీద స్టాటర్స్ మీద జ్యూసెస్ మీద ఇంకా మీ దగ్గర ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయేమో అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి వీటి మీద మీకు ఎటువంటి డిస్కౌంట్సు ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయో కూడా మాకు ఒక్కసారి పెట్టండి ఆర్డర్ చేయాలని అనుకుంటున్నాము మేము ఒక ఫైవ్ డేస్లో ఉన్న ఫంక్షన్కి అండ్ లొకేషన్ షేర్ చేస్తాము ఆర్డర్ మెయిన్ అయిపోయిన తరువాత మీరు క్యాటరింగ్ ఆ లొకేషన్కి షేర్ చేసి ఇస్తే చాలు అక్కడ మేము రిసీవ్ చేసుకుంటాము అండ్ ఆర్డర్ కంప్లీట్ అయింది లేంది మాకు ఏదో ఒకటి కాల్ చేసి చెప్పండి